నమస్కారము అండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నాను అండి అంటే వాటి గురించి కొంచెం మీకు చెప్పి ఇది ఒక లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని వేద్దామని అనుకుంటున్నాను దాని గురించి మాట్లాడుదామని వచ్చానండి పర్లేదు అండి మీరు చెప్పండి నేను మీకు చెప్పేవి అన్నీ కూడా మీకు అర్థమైతే సరిపోతుంది మీరు అర్థం చేసుకుని ఒకవేళ దాని ఇంపార్టెన్స్ అనేది తెలిసింది అనుకోండి మీరు మీ పిల్లలకు లేకపోతే మీకో మీ అమ్మగారి పేరునో ఎవరో ఒకరి పేరునో వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది చాలా రకాలు ఉన్నాయండి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉందండి లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా పిల్లల పేరు మీద కూడా కొన్ని ఇన్సూరెన్సులు ఉన్నాయండి అంటే ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు జీవితంలో అంటే మొత్తం మీద ఎక్కడన్నా అనుకోకుండా ఏదయినా యాక్సిడెంట్ అయిన లేకపోతే ఏదయినా ప్రమాదమైన కూడా మీకు హాస్పటల్ ఖర్చుల దగ్గర నుంచి ఒకవేళ మీ ప్రాణానికి అత్యంత ప్రమాదమైతే కనుక మీ పిల్లలకి మీకు లైఫ్ ఇన్సూరెన్స్ అందరికీ క అదే ఉంటాయండి అలా అందరికీ కలిపి కట్టుకునేది కూడా ఉంటుంది ఫా మొత్తం అందరికీ విడివిడిగా కట్టుకునేది కూడా ఉంటుంది నేను విడివిడిగా చెప్తున్నాను ఏంటంటే మీరు కట్టుకునేది ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు వరకు కడతాను అని అనుకున్నారనుకోండి దాంట్లో ఆ పదిహేను సంవత్సరాల్లో మీకు ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా ప్రమాదం జరిగి మీకు ఏదైనా అయితే కనుక కొంచెం ఎక్స్ గ్రేషియా టైపులో మీకు మా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మీరు కట్టిన దానితోపాటు ఇంకా చాలా అదనంగా ఎక్కువగా వస్తుంది అండి డబ్బులు అనేవి అది మీకు ఉపయోగ పడవచ్చు లేకపోతే మీ కుటుంబానికి ఏదో విధంగా ఉపయోగపడతాయండి అవి

మీ పిల్లల పేరు మీద కూడా కట్టుకోవచ్చండి అంటే ఇప్పుడు మీ పిల్లల పేరు మీద కట్టుకుంటే కనుక అవి ఎలా ఉపయోగపడుతాయంటే పెద్ద ఎదిగిన తర్వాత చదువులకనో లేకపోతే వారి పెళ్ళిళ్ళకనో ఎక్కడో చోట మీకు అవి ఉపయోగపడుతాయండి ఇప్పుడు మీ పిల్లల పేరు మీద వేద్దాం అనుకుంటున్నారా అండి ఇది లాంగ్ టర్మ్ పాలసీలు ఉంటాయండి షార్ట్ టర్మ్ పాలసీలు ఉంటాయండి షార్ట్ టర్మ్ అంటే అండి మీకు పదిహేను సంవత్సరాలుంటుందండి పదిహేను సంవత్సరాలలో కూడా మీరు పదిహేను సంవత్సరాలనేది షార్ట్ టర్ము అలాగే ఇరవై సంవత్సరాలు ఉంటుంది అండి అది లాంగ్ టర్మ్ అంటారు మీరు పదిహేను ఈ ఇరవై సంవత్సరాల్లో కూడా మీరు ఇరవై కట్టక్కర్లేదండి పదిహేడు సంవత్సరాలు కడితే సరిపోతుందండి మిగతా పదిహేను సంవత్సరాలకైతే పన్నెండు సంవత్సరాలు కట్టాలండి అంటే మిగతాది కూడా మిగతాది ఏమవుతంది అంటే కంపెనీ మీరు నెల నెల కట్టేది కూడా కంపెనీ తరపున కంపెనీ కట్టేస్తుంది అండి జమ చేసేస్తుంది మీ పాలసీలో ఆ డబ్బులు జమ చేసేస్తుంది వెంటనే అంటే అండి కొంత టైం పడుతుంది ఏంటంటే ఇప్పుడు ఎలాగంటే అండి మీ మీ దగ్గర ఉన్న బాండు ఒకవేళ మీరు పాలసీ కట్టారు అనుకోండి దాని తరుపున మీకు బాండ్ అనేది ఇస్తారు ఆ బాండుని మళ్ళీ మనం తీసుకెళ్ళీ ఆ ఇన్సూరెన్స్ ఆఫీసులో అవన్నీ చెక్ చేయ్యాలండి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ అని ఉంటుంది అంటే అది కరెక్టా కాదా అది వీళ్ళా కాదా నామిని ఎవరు ఇలాంటి వన్ని చెక్ చేసి అది సరైనది అయితే కనుక మీకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది దగ్గర దగ్గరగా ఒక మూడు నెలలండి మూడు నెలల్లో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయండి మూడు నెలలు టైం పడుతుందండి అది కట్టే దాని బట్టి ఉంటుంది అండి అంటే మీరు నెలవారీ ఎంత కట్టాలని అనుకుంటున్నారో దానిమీద ఆధారపడి అది పెరుగుతూ ఉంటుంది అండి ఇప్పుడు నెలకి మీరు మూడు వందలు చొ మూడువేలు చొప్పున కట్టాలనుకున్నారనుకోండి నెలకు మూడువేలు అలా సంవత్సరానికి ఎంత అవుతుందండి అది ఇరవై ముప్పై ఆరు వేలు ఎంతో అవుతుందండి ఆ ముప్పై ఆరు కూడా అలా ముప్పై ఆరు మీరు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కడితే మీకు దాదాపు అది నాలుగు లక్షల వరకు వెళ్తుంది అండి మీకు ఇంట్రెస్ట్తో కలిపి ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత పడుతుంది అంటే మీరు కట్టే దానికి అయిదు శాతం వడ్డీ అనేది ఇస్తారండి నెలకి మీరు నెలా మూడువేలు మూడువేలు కడుతున్నారు కాబట్టి మూడువేలల్లో ఐదు శాతం వడ్డీ అనేది వస్తుంది అండి నెల నెల

అదే అండి మీకేమైనా కట్టాలనుకుంటే కనుకా నా నెంబర్ ఇస్తాను ఫోన్ చేస్తే కనుక ఫోన్ చేస్తే నేను వచ్చి మీ చేత వేయించుకుంటానండి పాలసీ సరే అండి కార్డు ఇదిగో అండి కార్డు ఉంటుంది నాది ఈ కార్డు మీద నెంబర్ ఉంది తీసుకోని చేస్తే కనుక ఒకవేళ మీకు ఏదైనా డౌట్లున్నాగాని నేను పిలిస్తే నేను కొంచం మీకు చెప్తాను మళ్ళీ ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అయినా చెప్పమన్నా చెప్తాను నేను ఉంటానండి